తెలుగు భాష తెలుగు భాష అనేది తెలుగు ప్రజల యొక్క ఉనికి ఇది మన మట్టి యొక్క ఉనికి కాబట్టి మన తెలుగు భాషను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి నేడు అనేక భాషలు కలియక వల్ల అనేక భాషల యొక్క అధికారం వల్ల మన తెలుగు భాషకు ముప్పు వస్తుందని నేను ప్రగాడంగా విశ్వసిస్తున్నాను కాబట్టి మనం తెలుగు భాషను గొప్ప గొప్పగా ప్రచారం చేయాలి దేశం నలుమూలలా తెలుగు యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పాలి మన పాఠ్య పుస్తకాలల్లో కూడా తెలుగు భాషను క్రమం తప్పకుండా అందరూ చదివేటట్టు చూడాలి మన యొక్క భాషల్లో తెలుగు భాష ప్రథం భాష కాబట్టి మన రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ కూడా తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలి ప్రతీ విద్యార్థి కూడా తెలుగు వచ్చినవాడు అయి ఉండాలి అని ఖచ్చితంగా కొన్ని నియమాలను సిద్ధాంతాలను ప్రవేశపెట్టాలి అలాగే తెలుగు యొక్క గొప్ప గొప్ప కవులను పాఠ్య పుస్తకాలను అప్పుడప్పుడు వారు రాసే కవితలను వారి యొక్క వచనములు కూడా మన దినపత్రికలల్లో ప్రచురించడం ద్వారా తెలుగు యొక్క వ్యాప్తి పెరుగుతుంది తెలుగు ప్రాధాన్యత సంతరించుకుంటుంది తెలుగు గొప్ప భాషగా మారుతుంది తెలుగుని కాపాడుకుందాం